హాలో మేడం కొంచ గుడ్ మార్నింగ్ అండి మేడం మేనేజర్గారెనా అండి మేడం నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నిన్న ఒక ఫామ్ ఫిలప్ చేసాను మేడం అంటే అడ్రెస్ అదే ఏ ఏ సర్టిఫికెట్స్ కావలి ప్రూఫ్ అని చెప్పేసి అడిగినప్పటికీ టైమ్ అయిపోయింది అన్నారు అంటే నెంబర్ ఇచ్చారు ఒకసారి మేనేజర్ని మాట్లాడండి అన్నారు అందుకని చెప్పెసి కాల్ చేశాను మేడం అవునండి అకౌంట్ గట్రా ఏమీ లేవండి అంటే నేను వేరే ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అక్కడ మొత్తం బ్యాంక్స్ అన్ని క్లోజ్ చేసుకున్నాను అంటే నా ఆఫీస్ కి దగ్గరగా ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నాను లేదు మేడం అది పాత అకౌంట్లన్ని క్లో క్లోజ్ చెయ్యించాను మేడం అంటే కొత్త అకౌంట్ తీసుకుందాం అని మేడం ఓకేనండి ఓకే మేడం అమౌంట్ ఎంత తీసుకురావాలండి అంటే మేడం నాకు గవర్నమెంట్ ఎంప్లాయి అంటే మినిమమ్ నాకు ఫైవ్ థౌసండ్ సాలరీ వస్తుంది నేను జీరో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చా అండి ఓకేనండి ఓకేనండి ఓకేనండి ఫోటోస్ ఎన్ని కావాలండి ఓకే మేడం ఓకే మేడం

థ్యాంక్ యు మేడం